నమస్తే అండి చెప్పండి ఉన్నాయండి మీకు ఐటీలో ఇంట్రస్ట్ ఉంది అని అంటున్నారు కాబట్టి నేను ఒక రెండు మూడు కోర్సులు అలాంటివి మీకు చెప్పగలుగుతాను మీరు దాంట్లో కోచింగ్ కనుక ఇలాంటివి తీసుకున్నట్టు అయితే మీకు తొందరగా జాబ్ రావడం జరుగుతుంది ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి అండి జావా కానీ ఏఐఎంఎల్ కానీ సీ ప్లస్ ప్లస్ లాంటివి కానీ అవైలబుల్లో ఉన్నాయండి కోచింగ్ నా ఇన్స్టిట్యూట్లో ఆ కాల పరిమితి మూడు నెలలు అండి మూడు నెలలలో మీకు తప్పకుండా అండి జావా కోర్స్ వచ్చి మీకు మూడు నెలకి ముప్పై వేలు అవుతుంది అండి అదే సీ ప్లస్ ప్లస్కి అంటే కొంచెం తక్కువగా ఇరవై ఐదు వేలలో అవుతుంది అండి ఏఐఎంఎల్కు వచ్చి అ వీటి అన్నింటి కంటే కొంచెం ఎక్కువగా రేట్ ఉంటుంది అది ముప్పై ఐదు వేలు ఉంటుంది అండి ఇవన్నీకూడా కాల పరిమితి మూడు నెలలు ఉంటుంది కాకపోతే మీ మూడు నెలలు పూర్తి చేస్తే పూర్తి చేయవచ్చు అండి లేకపోతే ఒకవేళ మీరు పూర్తి చేయని ఎడల దాన్ని మీరు మళ్ళీ అయిన చేసుకోవచ్చు కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఒక పదిహేను రోజులు ఎక్స్ట్రా అయినా సరే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అండి మీకు దేంట్లో కావాలంటే అది ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ వచ్చి వీలు లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు మాకు సపరేట్ డెడికేటెడ్ టు చెప్పే వాళ్ళు ఉంటారు మీకు ఆన్లైన్లో అన్నీ కూడా నేర్పిస్తారు అండి మీకు ఇక్కడ ఆన్లైన్కి ఆప్షన్కి బేదం లేదన్నట్టుగా రెండింటిలో ఒకేలాగా నేర్పిస్తారు అండి కాకపోతే మీకు డైలీ ఒకే టైంలో జాయిన్ అవాల్సిన

తప్పకుండా తప్పకుండా అండి అంతే కాకుండా మీరు మట్టుకి ఈ కోర్సులో తప్పకుండా జాయిన్ అయ్యేలాగా చూసుకోండి ఎందుకంటే మన దగ్గర జాయిన్ అయిన ఎంతమంది ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సన్ మంత్లీ ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన వాళ్లు ఉన్నారు కోర్సులో ఫ్రెష్ అట్ల కోచింగ్ తీసుకున్న వాళ్ళు ప్లేస్మెంట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండి మనకు కోచింగ్ సెంటర్లో ఓకే అండి పంపిస్తాను ఓకే